మేము మాకుటుంబసభ్యులం అందరం కలిసి స్వామి మాలా వేయడం జరిగింది నలభైయా మూడురోజులు మేము దీక్షచేసి అందరం కూడా శబరిమల యాత్రకు వెళ్ళటానికి బస్సు బుక్ చేసుకున్నాము మాగ్రామంలో ఉన్న కొంతమంది మా కుటుంబ సభ్యులం అందరము కలిసి మేము తీర్థయాత్రలకు బయలుదేరాము ముందుగా మేము వెళ్ళినప్పుడు ముందు ముందుగానే అన్నవరం సత్యనారాయణస్వామి దర్శనం చేసుకుని నేరుగ మేము కంచి వెళ్ళాము కంచి కామాక్షి అమ్మను చూసాము అక్కడ ఉన్న సూర్యదేవర భగవాని దేవాలయంకు వెళ్ళి దర్శనం చేసుకున్నాము తర్వాత మేము శబరిమల వెళ్ళి అక్కడ అయ్యప్పస్వామి దర్శనం చేసుకుని ఇడుముడ్లు ఇచ్చుకొని అందరం కూడా కలిసి అక్కడే స్నానాలు చేసి పంబా నదిలో మేము మాల తీసాము మేము అక్కడ నుంచి నేరుగా తిరుపతి వచ్చి తిరుపతిలో వెంకటేశ్వరస్వామి దేవాలయమునకు వెళ్ళి మేము దర్శనం చేసుకున్నాము దర్శనం అయిన తర్వాత మేము విజయవాడ కనకదుర్గమ్మ తల్లి దర్శనం చేసుకోవడం కోసం అందరము కూడా వచ్చాము అయితే కనకదుర్గమ్మ దర్శనం చేసుకున్నతర్వాత అందరం కూడా కాసేపు అక్కడే ప్రసాదాలు అవి కొనుక్కోని అందరం కూడా తిరిగు ప్రయాణం చేసి మేము అక్కడ నుంచి తుని తలుపులమ్మతల్లి దేవాలయం దర్శించుకున్నాం తుని తలుపులమ్మతల్లి దేవాలయం దర్శించుకున్నతర్వాత మేము నేరుగా సింహాచలం సింహాద్రి అప్పన్నస్వామి దేవాలయం దర్శించుకొని అందరము కలిసి నేరుగా మా ఇంటికి రావడం జరిగింది ఇంటికి వచ్చిన తర్వాత అందరం కూడా కలిసి అయ్యప్ప స్వామి పీఠకముకు వెళ్ళి అక్కడ అయ్యప్పస్వామికి పూజ చేసుకొని పిఠకమును కదిపి మేము అందరం కూడా మొక్కు చెల్లించుకొని భగవంతుని దగ్గర పెట్టిన ప్రసాదాలను ఇంటికి పట్టుకు వెళ్ళి కుటుంబసభ్యులకు చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా ప్రసాదం పంచి మేము వేసిన మాలకు న్యాయం చేశాము మేము చేసిన మాలా అన్ని కూడా అయిన తరువాత కుటుంబసభ్యులతో కలిసి అందరం కలిసి కలసి భోజనం చేయడం ప్రసాదం తినడం చేయడం జరిగింది